లాక్డౌన్లో ప్రజలు ఆన్లైన్లో మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు కంప్యూటర్స్ ఇలా ఎన్నో ఉపయోగించారు వీటి వల్ల ఏంటి అని అంటే ప్రజల్లో కొన్ని ఉపయోగాలు కనిపించాయి మరియు ప్రజలను పాడు చేసే విధంగా కూడా కనిపించాయి మరియు స్టూడెంట్స్ అయితే చాలా మంది లాస్ అయ్యారు ఈ లాక్డౌన్ వల్ల కరోనా రావడం వల్ల ఈ టైంలో ఆన్లైన్ క్లాస్లు అని చెప్పి చాలా మంది విద్యార్థులు ఏం చేశారంటే వాట్సప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ట్విటర్ అని ఇలా చాలా సోషల్ మీడియా యాప్స్ వల్ల చాలామంది విద్యార్థులు చాలా పాడై పోయారు ఇవి ఏంటి అని అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి పిల్లలను చదువుకు చాలా దూరం చేసి సోషల్ మీడియాకు దగ్గరయ్యే విధంగా చేశాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ వల్ల పిల్లలు ఏం చేస్తారంటే చదువుకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా రీల్స్ అని ఇంకా చాలా విధంగా పిల్లలు పాడై పోయారు మరియు ఆన్లైన్ క్లాస్లు అని చెప్పి చాలా మంది పిల్లలు వారి యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం పాడు చేసుకున్నారు మరియు ఆన్లైన్లో లెక్చరర్స్ చెప్పే పాఠాలను వదిలేసి అక్కడ క్లాస్ ఆన్ చేసి జూమ్ గూగుల్ మీట్ ఇలాంటి లింక్స్ క్లాస్ టీచర్స్ పెడితే అవి ఏమి పాటించకుండా విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఆ ట్విట్టర్ ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ను చాలా ఉపయోగించారు దాని వల్ల విద్యార్థులు చాలా లాస్ అయ్యారు మరియు మరికొందరు విద్యార్థులు ఇలాంటి చేయడం వల్ల చాలా పాపులర్ కూడా అయ్యారు అంటే తెలిసిన వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకున్నా ఉపయోగించుకో వాలా అలా ఉపయోగించుకున్నారు కానీ తెలియని వాళ్ళు దాని కంటే ఎక్కువగా ఉపయోగించి చాలా మంది విద్యార్థులు లాస్ అయ్యారు మరియు కొంతమంది వాళ్ల స్టడీస్ని చాలా కోల్పోయారు మరియు అలా కోల్పోవడం వల్ల వారి యొక్క తల్లిదండ్రులు వారు ఇక చదవలేరని వారికి పెళ్లి చేయడం లాంటి కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు చాలా మంది విద్యార్థులు నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది ఈ ఫోన్స్ వాట్సాప్ అది లాప్టాప్స్ కంప్యూటర్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారని అనుకుంటున్నాను మా సరౌండింగ్స్లో చాలా మంది పిల్లలు ఐతే లాస్ అయినారు కానీ ఎవరు ఎంత వరకు ఉపయోగించాలో అంత కన్నా ఎక్కువగా ఫోన్ మొబైల్ ఫోన్స్ లాప్టాప్స్ ఎక్కువగా లాక్డౌన్లో ఉపయోగించారు ఇలా ఉపయోగించడం వల్ల ఏమైంది అని అంటే పిల్లలు చదువు కన్నా ఎక్కువగా సెల్ఫోన్కి మొబైల్ ఫోన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు మరియు అదే విధంగా అప్పుడు చేసిన విధంగానే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళకి ఏంటి అని అంటే ఏ వర్క్ చేయాలన్నా కూడా ఫోన్లు చూసుకుంటున్నారు అదే అక్కడ ఫోన్లో ఏవిధంగానైతే చూపిస్తున్నారో అదే బుక్లో కూడా రాస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఏంటంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళు వాళ్ళు స్వయంగా చేయలేక పోతున్నారు దేనికైనా కూడా ఫోన్ లాప్టాప్ లాంటివి సోషల్ మీడియా వన్ని ఉపయోగిస్తున్నారు ఏది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ లాగా చేయకుండా ఇలాంటివి చేస్తున్నారు వారు ఏది చేయాలి అనుకున్న కూడా ఫోన్లో కొడుతున్నారు ఫోన్ల నుంచే కాపీ చేస్తున్నారట పేపర్ పేపర్ కట్ చేస్తున్నారు పేస్ట్ చేస్తున్నారు అదే అక్కడ ఏం ఉందో అదే రాస్తున్నారు ఫోన్లో ఏం ఉందో అదే రాస్తున్నారు వాళ్లు ఎక్స్పెరిమెంట్ లాంటివి ఏదీ చేయలేకపోతున్నారు వీటి వల్ల ఫోన్ ద్వారా మరియు మరియు ప్రజలు ఎంతో విద్యార్థులు చాలా లాస్ అయ్యారని చెప్తున్నాను నేను ఎందుకంటే అందులో నేను కూడా ఒక పర్సనే ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది లాస్ అయ్యారు లాక్డౌన్ వల్ల వారు ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం వల్ల ఇంట్లోనే కూర్చోవడం వల్ల ఏ పనిని దేన్ని కూడా వాళ్లు బయటకి వెళ్లి నెట్ సెంటర్ దానికి ఇక్కడికి వెళ్ల లేక వాళ్లు చాలా లాస్ అయ్యారు మరియు ఆ ఆ లాక్డౌన్లో నెట్ సెంటర్స్ కూడా ఎక్కువగా లేకుండా లేకుండా పోయింది ఆ మరి నెట్ సెంటర్స్కి వెళ్లాలంటే ఇంట్లో నుంచి బయటకు రాకుండా అయి పోయింది కరోనా రావడం వల్ల బయటకు వెళ్తే కరోనా వ్యాపిస్తుంది కరోనా వ్యాపిస్తుంది అనే మాటలు విన్నాము మరియు విద్యార్థులు టీచర్లు చె చెప్పే పాఠాల కన్న ఈ కాలంలో అయితే ఎక్కువగా ఫోన్స్ సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇవే ఉపయోగిస్తున్నారు ఏ ఏ విషయం ఏ చిన్న మేటర్ కావాలి అన్న కూడా విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఫోన్లో కొడుతున్నారు దాన్ని కాపీ చేస్తున్నారు దాన్ని పేస్ట్ చేస్తున్నారు దీని ద్వారా ఏంటి అనంటే వాళ్ళకు ఒక లోక జ్ఞానం అనేది లేకుండా పోతుంది వారు నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనను మర్చిపోతున్నారు ఏమైనా అంటే వాట్సాప్ ఫేస్బుక్ ఇవే వాడుతున్నారు తప్ప వారు లోకాన్ని ఎలా ఫేస్ చేయాలి ముందు ముందు ఏం జరగబోతుంది అనే దాన్ని ఏం కూడా వాళ్ళు ఆలోచించడం లేదు ఏ మన ముందు జరిగే దేని కూడా ఆలోచించ కుండా ప్రెసెంట్ జరిగే దాని గురించే ఆలోచిస్తున్నారు ఇలా లాక్డౌన్ ద్వారా వేరే